నేను ఇటీవలి కాలంలో ఒక పుస్తకాన్ని ఆర్డర్ పెట్టడం జరిగింది ఆర్డర్ పెట్టిన కొన్ని రోజులకే అది నాకు డెలివరీ అయింది అయితే నేను వెంటనే ఆ పుస్తకంలో ఏ సమాచారం ఉందో అని చెక్ చేసాను అయితే అందులో ఉన్న సమాచారం నాకు కావాలసిన సమాచారం ఆ పుస్తకంలో పూర్తిగా లేదు సంపూర్ణంగా లేదు అసంపూర్ణంగా ఉందని నాకు అనిపించింది ప్రతీ ప్రతీ వీలైనంత వరకు బుక్ అంతా చెక్ చేసాను ఆ ఇన్ఫర్మేషన్ నాకు అయితే సరిపోలేదు అందువల్ల ఆ పుస్తకం నేను రిట రద్దు చేయా ఆ ఆర్డరుని నేను ఆ పుస్తకాన్ని నేను వెనక్కి ఇచ్చేసి నా ఆర్డర్ని రద్దు చేసుకున్నాను సో ఆ ఆర్డరుని రద్దు చేసుకోవడం జరిగింది కాబట్టి నేను ఆ పుస్తకం కోసం కొంత అమౌంటు పే చేసాను ఆ డబ్బులు నాకు తిరిగి ఆ యాప్ వారు నా అకౌంట్లోకి పంపించగలరని కోరుకుంటున్నాను ఆ ఆ పుస్తకంలోని ఇన్ఫర్మేషన్ నాకు సరిపోదు కావున మీరు మళ్ళీ ఆ బుక్ని వెనక్కి పెట్టేయడం వెనక్కి నా అదే నా ఆర్డర్ నేను రద్దు చేసుకోవడం జరిగింది ఆ పుస్తకం నేను తిరిగి వెనక్కి పంపించేసాను కావునా నేను ఆ పుస్తకం కొరకు పే చేసిన అమౌంట్ తిరిగి నా అకౌంట్లోకి ఆ యాప్ వారు పంపించగలరని కోరుకుంటున్నాను ఆ పుస్తకం కంటే ఇంకా అదే నాకు కావాలసిన పుస్తకం నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవడం కోసం నా అమౌంట్ నాకు తిరిగి ఇవ్వగలరు